లాస్ట్ ఇయర్లో నేను మర్చిపోలేని ఒక గొప్ప విషయం ఏంటి అని అంటే నేను వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవడానికి ఒక చిన్న జాబ్కి నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఒక వన్ మంత్ దాకా వెయిట్ చేయాల్సిన టైం ఉంది సో చాలా టెన్షన్గా ఫీల్ అయిన అసలు ఈ జాబ్లో నేను